మా ప్రాంతంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడాను ఇక్కడ నాగూరు స్వాములవారి గంధం మహోత్సవం జరుగుతూ ఉంది ఈ గంధం మహోత్సవంలో సాధారణంగా ఏందంటే అందరూ వారి పరంగా వారికి తోచినంత సహాయం చేస్తూ వారి దానదయ ధర్మాలు చేసుకుంటూ వారు డబ్బు పరంగా కానివ్వండి వస్తువు పరంగా కానీ సహాయం చేస్తారు ఆ సహాయం చేసి ఈ సాయం చేసిన దాంట్లో ఎక్కువగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా ఏందంటే పాటపత్రి కానివ్వండి ఆ తర్వాత కవ్వాలి ప్రోగ్రాం కానీ చేస్తుంటారు ఆ తర్వాత ఈ డెకరేషన్లు కానివ్వండి ఫ్లెక్సీలు కానీ దీనికి తోడు ఇక్కడ జనరల్గా ఇప్పుడు పిల్లల కోసం వచ్చే ఆటవస్తువులు అమ్ముకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి దీనివల్ల ఏందంటే ఇప్పుడు ఒక మత పరంగా అందరిలోనూ ఒక ఉత్సాహం అనేది ఉంటుంది